అల్లూరి సీతారామరాజు టూరిజం చెప్పండి సార్ చెప్పండి సార్ ఇక్కడ ఆ ఇప్పుడు కూడా సమ్మర్లో కూడా కొంచెం కూల్గానే ఉంటుందండి బిలో ట్వంటీ ట్వంటీ ఫైవ్ డిగ్రీస్ ఉంటుందండి ఇరవై ఇరవై ఐదు డిగ్రీ లోపలనే ఉంటుందండి బాగుంటుందండి వర్షాకాలం అయితే బాగుంటుందండి ఇంకా గ్రీనరీ వెట్టవట్టగా బాగుంటుందండి శీతాకాలం అయితే బిలో ఫైవ్ మైనస్ డిగ్రీలో కూడా వెళ్ళిపోద్ద్దండి టూరిజం ఎక్కువగా ఉండేది వింటర్లోనండి చలికాలంలోనే మీకు రూమ్స్ అవి కూడా లంబసింగులో లంబసింగు కావలిస్తే లంబసింగు పాడేరు కావలిస్తే పాడేరు మీకు అలాగే అరకు

అంటే ఏ ఏ ఊరు వద్దాము అనుకుంటున్నారండి మీరు అదే అండి ఇప్పుడు మీకు కొత్తగా ఇక్కడ గుడిసా అని ఉంటుందండి మారేడుమిల్లు దగ్గర అది ఇప్పుడిప్పుడే ఎక్స్ప్లోర్ అవుతుంది మనకి కొన్ని మూవీస్లో కూడా వచ్చిందండి ఆచార్య మూవీలో కానీ తర్వాత పుష్ప మూవీలో అరకు ఇది అన్నీ ఒక అల్లూరు సీతారామరాజు డిస్ట్రిక్ట్లోకి వస్తుందండి మన టూరిజంలోకి వస్తాయండి అలాగే లంబసింగు కూడా అండి ఫుడ్డు యావరేజ్గా ఉంటుందండి ఇక్కడ మన ట్రైబల్ ఫుడ్ అంటే ఇది బొంగు చికెను బొంగు బిర్యానీ ఇటువంటివి మామూలుగా ఉంటాయండి జనరల్ ఫుడ్ అనేది కొంచెం తక్కువ క్వాలిటీ వండకుండా ఉంటుందండి మిగతామండి మనం చేయిద్దాం సార్ మీరు వస్తే మనం ఎన్ని రకాలుగాను ఫుడ్ అని మనం చూద్దామండి స్టేకి రూమ్స్ ఉంటాయండి టెంట్స్ టెంట్స్ ఉంటాయి రూమ్స్ ఉంటాయి కాట్స్ ఉంటాయి కావాలంటే ఇవి కూడా ఉంటాయండి అలాగే సరే సార్ ఓకే సార్ మీరు ఫోన్ చేసి రండి సార్ వచ్చేటప్పుడు మొత్తం అన్ని అరేంజ్ చేస్తాను